ఒక ప్రయాణికుడికి కావలసిన అత్యవసరాలు చాలా ఉంటాయి ఎలా అంటే ఆహారంకి సంబంధించినవి నీళ్ళకి సంబంధించినవి మరుగుదొడ్లకి సంబంధించినవి ఇలాంటివి చాలా అవసరాలు ఉంటాయి ప్రయాణికుడికి ఎందుకంటే ఒక ప్రయాణికుడికి మధ్యలో వెళ్ళేటప్పుడు చాలా ఆకలి వేస్తుంది కాబట్టి అతనికి ఆహారం కావాలి తినడానికి లేకపోతే నీరసం వచ్చి అక్కడే పడిపోతాడు ఇంకా నీళ్ళు కూడా నీళ్ళు కూడా కావాలి ఎందుకంటే దాహం చాలా వేస్తుంది ఇంకా మరుగుదొడ్లు కావాలి ఎందుకంటే బాత్రూం వస్తుంది కాబట్టి వెళ్ళడానికి ఎక్కడైనా ఇంకా ఇబ్బందిగా కూడా ఉంటుంది మధ్యలో ఎక్కడైనా వెళ్ళాలంటే కాబట్టి మరుగుదొడ్లు కావాలి ఇంకా పెట్రోల్ బంకులు పెట్రోల్ బంకులు కూడా చాలా అవసరం ఎందుకంటే మనం వెళ్ళే వాహనంలో ఏ ఎక్కడైనా మధ్యలో పెట్రోల్ అయిపోయిందనుకోండి పెట్రోల్ కావాలి కాబట్టి పెట్రోల్ బంకులు కూడా అవసరమే ఉంటుంది ఏదైనా పంక్చర్ కానీ టైర్ పంక్చర్ కానీ ఏమైనా అయిందనుకోండి మెకానిక్ షె మెకానిక్ కూడా అవసరం పడుతుంది కాబట్టి స్టేప్నీ మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంది స్టెప్నీ కూడా కావాలి బండికి కాబట్టి ఇలాంటి అవసరాలు చాలా ఉంటాయి అయితే నేను ఎదుర్కొన్న కొన్ని సమస్యలు ఏంటంటే ఆహార సమస్య ఒకటి నీళ్ళ సమస్య ఒకటి ఇంకా డబ్బుల సమస్య ఒకటి ఇంకా పెట్రోల్ సమస్య ఒకటి నేను ఎదుర్కొన్న సమస్యలు ఈ నాలుగు సమస్యలు ఎదురుకొన్నాను ఒక ప్రయాణికుడిగా ఎందుకంటే మేము వెళ్ళిన మేము వెళ్ళిన ప్రదేశంలో ఆహారం సరిగ్గా లేకుండే ఇంకా నీళ్ళు సరిగ్గా లేకుండేది తాగడానికి అసలు దొరికేవీ కూడా కావు అసలు చాలా ఇబ్బంది పడ్డాము మేము ఏపికి వెళ్ళినపుడు అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినపుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురుకొన్నాము ఆహార సమస్య నీళ్ళ సమస్య ఎదుర్కొన్నాము ఖచ్చితంగా ఇంకా డబ్బులు కూడా మాకు మా దగ్గర సరిగ్గా లేకుండేది ఇంకా అందరి దగ్గర చాలా మంది దగ్గర ఆ అడిగే వాళ్ళము కొంచెం డబ్బులు కావాలని ఇంకా డబ్బులు మా దగ్గర సరిపడా లేకుండే తినడానికైనా ఫుడ్కైనా అంటే ఆహారం తినడానికైనా నీళ్ళు కొనుక్కోవడానికైనా పెట్రోల్ వాహనంలో పెట్రోల్ పోయించడానికైనా దీనికైనా మా దగ్గర డబ్బులు లేకపోతుండేవి ఇలాంటివి మేము చాలా సమస్యలు ఎదురుకొన్నాము ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులు మేము ఎన్నో ఎదురుకొన్నాము ఒక ప్రయాణికుడిగా కాబట్టి నా సమస్యలు ఇలా ఉండేవి ప్రయాణం చేసేటప్పుడు